నేనైతే ముందు చెప్పిన విధంగా నేనైతే ఫస్ట్ అయితే నేను ఒక ఫార్మర్ షట్ అయితే పెట్టుకోవడం జరిగిందండీ దానికి మ్యాచ్ చేస్తూ నేను సెకండ్ ఆర్డర్ కింద నేనేం పెట్టుకున్నానంటే ఒక చినోస్ అయితే నేను పెట్టుకోవడం జరిగింది బ్రాండెడ్ అని చెప్పి నేనే ఏంటంటే ఓకే లుక్ చూడడానికి చాలా బాగుంది షట్ మీదకి మంచిగా మ్యాచ్ అవుతుందని చెప్పినేను అయితే చినోస్ తీసుకోవడం జరిగిందండీ నేను ఆర్డర్ చేసిన సిక్స్ సెవెన్ డేస్ కైతే ఆ ప్యాంట్ రావడం జరిగింది సో ప్యాంటు రాగానే ఎంతో మంచి ఎందుకంటే ముందు ఆల్రెడీ ఎంతో పాజిటివ్ వైబ్ తో ఉన్నాను కాబట్టి ఎంతో ఎన్తోజియాజమ్తో నేనైతే దానైతే నేను ఓపెన్ చేయడం జరిగింది కానీ నేను దాన్ని ట్రైల్ వేద్దామని చెప్పి ఫ్రెష్ అయ్యి వచ్చి ఆ షర్ట్ వేసుకున్న తర్వాత ఆ ప్యాంట్ని కూడా నేను ట్రైల్ వేయడం జరిగిందండీ నేను పెట్టింది కరెక్ట్గా నేను పెట్టింది ఎంతంటే థర్టీ టూ సైజ్ పెట్టినాను కానీ నాకు ఇంకా బాగా లూజ్ వచ్చేసిందండీ సైజు అలాగే ఏంటంటే ప్యాంట్ కూడా ఏంటంటే చాలా లూజ్ అయిపోయింది క్లాత్ కూడా అంత స్ట్రాంగ్గా అయితే ఏం లేదు పైగా ఏంటంటే అక్కడ దానికున్న హుక్ కూడా ఏంటంటే ఊడిపోయిందండీ హుక్ కూడా ఏంటంటే సరిగా లేదు దానికి ఆ హుక్ అనేది ఏంటంటే అంటే తుప్పు పట్టేసినదానిలా ఉంది అది నేను కొత్త ప్యాంట్ఏ పెట్టాను అది మరి అలా వచ్చింది ప్రాడక్టు అదే కాకుండా ఏంటంటే వేస్ట్ సరిగా ఫిట్ అవలేదు ఇంసియం లెంత్ ఏంటంటే కిస్తా సైజ్ కూడా ఏంటంటే బాగా లేదండి అసలు బాగా లూజ్ వచ్చేసింది ఈ షర్ట్ని నేను ఈ షర్ట్ ఎంత ఎంత మంచి పాసిటివ్ వైబ్ ఫీల్ అయ్యానో దాని దానంతటి కంటే ఎక్కువ నెగటివ్ వైబ్ అయితే నేను ఫీల్ అవడం జరిగిందండీ ఇది నా పా నెగటివ్ ఎక్స్పిరియన్స్ అండీ నేను సెకండ్ ప్రాడక్టు ఈ చినోస్ ప్యాంట్ ద్వారా నేను ఎక్స్పిరియన్స్ చేసిన ఈ నెగిటివ్ వైబ్ అనేది ఇది